ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ రోజు నేను నిజంగా గర్వించదగిన రోజు ఎందుకంటే మన చంద్రయాన్ త్రీ అనేది ఈ ఆ రోజు చంద్రుడి మీద లాంచ్ అయ్యింది కాబట్టి నేను చాలా గర్విస్తున్నాను ఈ విషయంలో ఇతర దేశాలు కూడా చాలా ప్రయత్నించాయి కానీ అందరు విఫలం అయ్యారు మన భారతదేశం విజయం చెందింది కాబట్టి నేను గర్వించదగిన విజయం ఇది